నా విద్యుత్ బిల్లు ఉపయోగించుకునే అది సరిగ్గా ఉందో లేదో అదీ చూసుకుంటాను వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవి ఒకే లాగిన్ అయ్యి చూసుకున్నాను ఇక ఆ తరువాత అన్న విద్యుత్ విద్యుత్ బోర్డు అనే అన్నా ఓకే విద్యుత్ బిల్లు క్రొత్త చెల్లింపు పద్ధి పది పద్ధతిని అదీ మాకు సరిగ్గా పని చేస్తుందా అన్నా చేస్తుందా ఒకే అన్నా థ్యాంక్ యూ